మాది క్రైస్తవ మతం మేము బైబిల్ చక్కగా చదువుకుంటాం ఆ బైబిల్ ద్వారా మాకు సమాజ సేవ గురించి కూడా బోధన పొందుతాం అయితే బైబిల్ చదవడం వల్ల ఎలాంటి సమాజ సేవ చేయాలి సంఘంలో ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయాలి సమాజానికి ఎలా సేవ చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి వారికి ఎలా హెల్ప్ చేయాలి అనేవన్నీ మతం ద్వారానే చాలా మటుకు మేము తెలుసుకున్నాం మా మతం సమాజసేవ గురించే కాక ప్రజలను మంచిగా చూసుకోవడం వారికి సహాయ పడడం ఇలాంటివి ఎన్నో బైబిల్ ద్వారా మేము తెలుసుకుంటాం బైబిల్ మా మత గ్రంధం అందులో ఉండే వాక్యాల ద్వారా మాకు మేముగా ప్రార్ధించుకోవడం వల్ల మా మతం సమాజ సేవ గురించి ఆచరింపబడుతుంది